హలో నేను మీ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను అండి మీ అబ్బాయి చదువులో కాదండి పాటలు కూడా బాగా పాడతాడు అనుకుంటాను ఎందుకంటే మొన్న జరిగిన స్కూల్లో ఒక ప్రోగ్రాం ఉండే ఆ ప్రోగ్రాంలో పాటలు అతను పాటలు విన్నాను నేను చదువులలోనే కాదు పాటలు కూడా బాగా పాడుతున్నాడు అనుకుంటాను కదా అలా సున్నితంగా ఉంది వాయిస్ చిన్నప్పటినుండి నేర్పిస్తున్నారా అతనికి పాటలు పోటీలు అవునండి ఇప్పుడు అందుకే కాల్ చేసాం అండి మీకు ఎందుకంటే ఇప్పుడు మీ అబ్బాయిని పెద్ద వేదికల పైన కూడా పాటలు పాడించాలి అనుకుంటున్నాము అంటే బయటకు ఇప్పుడు స్కూల్ తరఫు నుంచి వేరే ప్రోగ్రామ్స్ కానీ బయట డ్రామాస్ ఈవెంట్సు టీవీలో అంటే అది అలాగే అనుకోండి అండి పెద్ద వేదికలు అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఇంకా మంచిగా బాగా మంచిగా పాటలు పాడాడు అనుకోండి అతనికి ఇంకా మంచి అవకాశం దొరుకుతుంది ఇంకా మరికొంత పెద్ద వేదికలకి వెళ్ళడానికి టీవీలోనే కాదండి అంత చాలా మంచి పేరు వస్తుంది అండి మీ అబ్బాయికి పాటలలో ఇంకా మీ మిమ్మల్ని అడిగి అతనికి పాటల గురించి ఇంకొంచెం ఇంకొంచెం ప్రోత్సహించి మీరు కూడా కొంచెం అతనికి ఎన్కరేజ్ అలా చేసారు అనుకోండి మాకు కూడా కొంచెం ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి కదండి ఇప్పుడు ఆ పిల్లలు ఏమైన చేయాలి అంటే అదే అండి మేము మేము అదే చూస్తున్నాము మీ అబ్బాయిని పెద్దగా పెద్ద వేదికల పైన పాటలు పంపించడానికి మీకు అంగీకారం కదండి మీకు ఏమైన ఇబ్బంది అవుతుందా ఏమీ లేదు కదా అలా చదువులో చదువులో బాగున్నాడు అండి చదువుల్లో పాటలలో రెండింటి లో బాగున్నాడు అతను ఓకే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు